మౌంటైన్ బైకింగ్కి అనువైన మ్యాపింగ్ మరియు నావిగేషన్ సాధనాలు చాలా ఉన్నాయి మరి మౌంటైన్ బైకింగ్ వెళ్ళాలి అంటే దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఆ రూట్ మ్యాపింగ్ అంతా మనం తీసుకొని ఉండాలి మౌంటెన్ బైకింగ్కి వెళ్ళాలి అంటే ఎక్కువగా బాడీ అనేది ఫుల్ హెల్మెట్తో ఆ బాడీ అనేది ఫుల్ కవర్డ్గా ఉండేటట్లు చూసుకోవాలి తలకు హెల్మెట్ యూస్ చేస్తు రైడింగ్కి వెళ్ళినట్టు అయితే ఏ ప్రమాదం జరిగే అవకాశం ఉండదు ఈ మౌంటైన్ రైడింగ్లో చాలా సాధనాలు ఉపయోగించాలి తలకి అదేవిధంగా డ్రస్సింగ్ అనేది కూడా ఎక్కువగా ఉన్నట్టు అయితే ఈ మౌంటైన్ బైకింగ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది